ఎన్టీ రామారావు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు ఆత్మగౌరవంకి సంబంధించి వృద్ధులకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు అవకాశాలు ఏమిటి అంటే వృద్దులకు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు అవకాశాలు మరియు ప్రయోజనాలు వ్యక్తిత్వంలో ఎన్టీ రామారావు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు ఆత్మ గౌరవంకి సంబంధించి వృద్ధులకు ఎదురుచూసే సమస్యలు ఉంటాయి ఇంకా వృద్ధులకు అనేక రకముగా సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఏమిటి అంటే వృద్ధులకు మలబద్ధకం వస్తూ ఉంటుంది అవి వయసు పెరిగే కొద్దీ వృద్ధులకు వస్తూ ఉంటుంది ఇంకా వృద్ధులకు క్యాన్సరు వృద్ధులకు క్యాన్సరు విరుద్ధంగా ఆరోగ్య సంరక్షణ ప్రామాణితం చేస్తుంది ఇంకా ఆత్మగౌరానికి సంబంధించి వృద్ధులకు ఎదురుచూసే సమస్యలు పేదలను ప్రభావితం చేయనున్న కొన్ని సాధారణ సమస్యలు వద్యంతల అక్రమాలను ఇస్తాయి డిప్రెషన్ వృద్ధులకు సామాజిక వద్యంత లలో కొన్ని సామాజిక పదాలల కారణంగా డిప్రెషన్ అనుభవిస్తారు ఇంకా ఉద్యోగ విరమణ ప్రాచీన వృత్తులు ఉద్యోగ విరమణకు కష్టాలు సాగుతాయి మరియు ఆత్మగౌరవంలో కొన్ని అపాయాలు సంభవిస్తాయి ఈ సమస్యను మరియు అవకాశాలను దూరంగా తీసుకోవడం మరియు వృద్ధులకు పొందడం కానీ ప్రస్తావన విస్తృతంగా నిండుగా పొందడం చాలా ముఖ్యం